ఆ సార్ చెప్పండి సార్

ఆ ట్రావెల్ ఏజెంటే మీరు చెప్పండి ఓకే ఎక్కడ ఉంటారు సార్ మీరు ఓకే ఇక్కడ ఉన్నారా అయితే బస్సు అక్కడ నుంచి ప్రొవైడ్ చేయాలా సార్ లేకపోతే మీరు డైరెక్ట్ వండర్లా వస్తారా అంటే ప్రొవైడ్ చేయాలంటే నియర్లి ఫార్టీ కిలోమీటర్స్ ఉండచ్చు కాబట్టి పర్సన్కి ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది సార్ ఒకవేళ ఎక్కువ మంది ఉంటే తగ్గించడానికి చూద్దాం ఎంత మంది పది మంది ఉన్నారా ఓకే నార్మల్గా టికెట్ అది స్టూడెంట్స్ వస్తారా మీరు స్టూడెంట్ అయితే ఐడీ కార్డ్స్ ఉంటే తక్కువ ఓకే అయితే ఐడీ కార్డ్ చూపిస్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది సార్ ఇప్పుడు ఐడి కార్డ్ చూపిస్తే థౌజండ్ ఉండచ్చు యా వీకెండ్ అంటే ఒక టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది వీకెండ్స్ అయితే పర్ పర్సన్ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతుంది

వాటికి ఎక్స్ట్రా పడుతుంది సార్ ఇప్పుడు ఫుడ్ అంటే పర్ పర్సన్ ఫోర్ హండ్రెడ్ పడుతుంది సార్ డేకి అంటే మార్నింగ్ టిఫిన్ ఆఫ్టర్నూన్ ఫుడ్ మొత్తం కలిపి ఓవరాల్గా మీరే డైరెక్ట్ వస్తే ఇక నార్మల్గా టికెట్ ప్రైస్ వన్ థౌజండ్ పడుతుంది సార్ ఇక ఫుడ్ అంటే టూ హండ్రెడ్ అవుతుంది అంటే మార్నింగ్ ఎయి నైట్ ఉండదు కదా ఓన్లీ ఆఫ్టర్నూన్ అయితే టూ హండ్రెడ్ పడుతుంది క్లోత్స్ అంటే నైలన్ క్లోత్స్ మీ దగ్గర ఉంటే తీసుకురండి సార్ లేకపోతే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ కట్టాలి తర్వాత రిటర్న్ ఇస్తే ఫోర్ ఫిఫ్టీ రిటర్న్ ఇస్తారు ఆ అందరి నుంచి కట్ చేసుకుంటారు ఓకే సార్ ఓకే సార్ ఓకే అది వచ్చే ముందు ఒకసారి మళ్ళీ కన్ఫర్మేషన్ తీసుకుంటే దాన్ని బట్టి బుక్ చేస్తాం సార్ ఓకే థ్యాంక్ యూ సార్